పశు పెంపకానికి సంబంధించి కొన్ని చట్టాలు అయితే ఉన్నాయి అండి సెక్షన్లు చాలా ఉన్నాయి అవి ఏంటంటే ఒక పశువు పట్ల క్రూరంగా ప్రవర్తించకుండా ఈ చట్టాలు పరంగా అయితే మనము ఈ పశువులను అయితే పెంచాలి అండి దాంట్లో ఏంటంటే పశు సంక్షేమ చట్టం ఒక్కటి ఇలాగే చాలా చట్టాలు ఉన్నాయి అవి రైతులకు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అంటే పశువుల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవడానికి అయితే అవి తోడ్పడతాయి అండి అలాగే పశువులకు సంబంధించిన సమస్యలకు ప్రశ్నలు ఎవరు అడుగుతా సలహాలు ఎవరిని అడుగుతారు అంటే ఆబ్వియస్గా మనం అయితే పశువుల డాక్టర్ని అయితే అడుగుతాం అండి దానికి ఆరోగ్యం బాగోకపోయిన లేకపోతే ఎటువంటి సమస్య ఎదుర్కొన్న సరే పశువులకు సంబంధించిన వైద్యుని దగ్గరికి అయితే మనం పశువులని అయితే తీసుకు వెళ్ళి అక్కడ సలహా అడుగుతాము అదే కాకుండా నేటి తరంలో అయితే యూట్యూబ్ ఛానల్లో కూడా అలాగే కొన్ని కొన్ని న్యూస్ పేపర్లో కొన్ని కొన్ని వ్యాసాలు కూడా రాస్తున్నారు అండి పశువులకు సంబంధించి అప్పుడప్పుడు వాటిని కూడా చదవడం ద్వారా ఏంటంటే మనం కొన్ని సమస్యలకు కొన్ని సమాధానాలు అయితే మనం పొందగలుగుతున్నాము ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని మనకి సమాచారం అందించే కొన్ని విషయాల కింద మనం పేర్కొన వచ్చండి వీటిని